మన జీవితంలో నీరు అనేది ముఖ్యపాత్ర వహిస్తుంది నీరు లేకపోతే మనం జీవించడం చాలా కష్టమైనది నీరు మన దినచర్యలో ఒక భాగం ప్రొద్దున లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు నీరు ఎంతో చాలా అవసరం నీరు లేకుండా మనం అస్సలు జీవించలేము

అప్పుడు మనం నీటితో మన దాహాన్ని తీర్చుకుంటాము మనం స్నానం చేయడానికి నీటిని వాడతాము ఉదాహరణకి సబ్బు రాసుకోవడానికి కూడా నీరు కావాలి నీరు లేకపోతే ఆ సబ్బు కూడా పనిచేయదు నీటిలో మనం స్నానం చేస్తాము మన ఇంట్లో పశువులు ఉంటే వాటికి కూడా మనం నీటిని ఆహారంగా ఇస్తాము నీటిలో ఏవేవో వివిధ రకాలైన ఈ కలిపి మనం వాటికి ఇస్తాము మనం కూడా ప్రొద్దున చాయ్ పెట్టుకునేటప్పుడు కూడా నీటిని వాడతాము పాలల్లో నీటిని కలుపుతాము అలా నీరు అనేది ఎంతో అవసరం అవుతుంది మనం స్నానం చేసాక మనం విడిచిన బట్టలని కడగడానికి కూడా నీటిని వాడతాము మనం ఎవరి ఇంటికైనా వెళితే బయట నుండి క్రిములు జబ్బులు రాకుండా మన కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీటిని వాడతాము అలా నీరు మనం పరిశుభ్రంగా ఉండడానికి పనిచేస్తుంది మన బట్టలు పిండుకోవడానికి నది ఒడ్డుకు కానీ చెరువు దగ్గరికి కానీ వెళతాము లేదా మన ఇంట్లోనే నీటి సౌకర్యం ఉంటే దానిని వాడుకుంటాము మనం నీటిని ఇంకెన్నో రకాలుగా వాడుతాము మనకు జ్వరం వచ్చినా కానీ నీటితో మన ఒంటిని తుడుచుకుంటాము ఇంకా వంట చేయడానికి నీటిని వాడతాము మనం

కూరగాయలలో నీటి శాతం కూడా ఉంటుంది పళ్ళలో కూడా నీటి శాతం ఎక్కువగా ఉంటుంది అందుకే అవి తింటే చాలా ఆరోగ్యకరమైనది ఒక రోజుకి చాలా నీరు త్రాగాలి మనం లేకపోతే మన శరీరం మొత్తం ఎండిపోయినట్టుగా నీరసంగా ఉంటుంది మనం తీసుకునే ఆహారంలో కూడా నీరు ఉండాలి

నీటితో ఇంకా ఎన్నెన్నో చేస్తాము వాహనాలు కడుగుతాము బాగానే ఈమధ్య వాహనాలలో కూడా నీటిని వాడుతున్నాము మనం మనం బయటకు వెళ్ళేటప్పుడు నీటిని తీసుకువెళతాము మనతో పాటే ఎక్కడైనా దారిలో దాహం వేసినా కానీ నీరు త్రాగుతాము లేదా బయట కొనుక్కుంటాము వాహనాలలో వాహనాలు వేడి కాకుండా మనం నీటిని వాడుతాము మన ఇళ్ళలో చెట్లు పెరగడానికి నీరు పోస్తాము నీరు అనేది చాలా విలువైనది మనకు నీరు అనేది వర్షం ద్వారా దొరుకుతుంది లేదా భూమిని త్రవ్వితే బావుకు అవుతాయి అలా కూడా దొరుకుతుంది ఇంకా లేదంటే చెరువులలోకి వెళ్ళి తెచ్చుకుంటాము లేదా నదుల్లోకి వెళ్ళి తెచ్చుకుంటాము సముద్రంలలోకి వెళ్ళి తెచ్చుకోలేము ఎందుకంటే అక్కడ నీళ్ళు ఉప్పుగా ఉంటాయి

ఈమధ్య వాహనాల్లో నీటిని ఇంధనంగా వాడటానికి ప్రయత్నిస్తున్నారు కొన్ని సఫలమయ్యాయి కూడా కానీ ఇంకొన్ని ప్రయత్నిస్తూనే ఉన్నారు ఇలా మనం ఇంట్లో నీటిని ఎన్నో రకాలుగా వాడుతున్నాము మన రోజు అంతటిలో మనకు నీరు ఎంతో అవసరం నీరు లేకుండా మనం ఏమీ చేయలేము

సాగునీటిని కొన్ని డ్రమ్ములలో సేకరిస్తారు లేదా ఔంజులు ఉంటాయి కొన్ని వాటిలలో సేకరిస్తారు అలా నీటిని వృథా చేయకుండా ఉంచడం కోసమని ఒకచోట నిలువ చేస్తారు మన ఇళ్ళలో త్రాగడానికి అవసరమైనప్పుడు త్రాగునీటిని ఉపయోగించుకోవడానికి అవసరమైనప్పుడు సాగునీటిని వాడుతాము ఇంకా నీరు అనేది ఎన్నో రకాలుగా వాడతాము మనం

ఉపయోగించడానికి ప్రయత్నిస్తున్నారు నీటితో విద్యుత్ని కూడా ఉత్పత్తి చేస్తున్నారు విద్యుత్ రావడం కోసం నీటిలో మెషిన్లు పెట్టి ఉత్పత్తి చేస్తున్నారు అలా మన ఇంటికి విద్యుత్ రావడానికి కారణం కూడా నీరే అవుతుంది

ఇలా నీరు అనేది మన రోజు అంతటిలో ఎంతో అవసరమయ్యే వివిధ పనులలో ఒక ముఖ్య పాత్రను వహిస్తుంది